సార్ ఫోన్ పోయిందని కంప్లైంట్ ఇచ్చి ఎన్ని రోజులు అయ్యిందండి సార్ అయ్యింది ఒక ఫోర్ డేస్ అవుతుంది సార్ నా పేరు ప్రశాంత్ కుమార్ సార్ ఫోన్ పోయిందని కంప్లైంట్ చేసాం చాలా రోజులు బట్టి అసలు చెప్తున్నారు కానీ అసలు ఫోను రెస్పాన్స్ సరిగ్గా మీరు పట్టించుకోట్లేదా ఏంటండి పోయిన వెంటనే నేను ఫోర్ డేస్ బ్యాక్ పోయిందండి పోయిన వెంటనే మీకు వచ్చి కంప్లైంట్ చేసాను సార్ బస్సులో వెళ్తుంటే పడిపోయింది సార్ మరీ అంత చూసుకోలేకుండా ఏం లేము సార్ మేము పని మీద వెళ్తన్నాము అంతలా చూసుకోకుండా మేము ఏం లేమండి అయినా మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము సార్ మీరు అలాగే ఉంటారు కదా సార్ మేము అన్నీ మీరు డీటెయిల్స్ అడిగారు మేము నిర్లక్ష్యంగా ఉన్నాం మీరూ మరి సాల్వ్ చెయ్యాలి కదండి మేము పోయిందని కంప్లైంట్ ఇచ్చాం మరి మీరేం చేస్తున్నారు సార్

అదీ ఆపిల్ అండి ఇచ్చాము సార్ చెప్పండి సార్ అవునా ఫోర్ డేస్ నుంచి మీ ఫోన్ ఆన్ అవటంలేదు ఆన్ అవటంలేదు అని చెప్తున్నారు సార్ ఫోర్ డేస్ నుంచి అదే సార్ అదే చెప్తున్నారు సార్ మరి ఫోర్ డేస్ నుంచి ఆన్ చేయకుండా ఎలా ఉంటారు సార్ మీరు నిజంగా అసలు మీరు చేస్తున్నారో లేదో మాకు ఎలా తెలుస్తుంది సార్ మీరు ఏదో అక్కడ అప్పుడుకి అప్పుడు మమ్మల్ని పంపించేయడానికి అలా చెప్పా చెప్పారు కానీ మేము బిల్ కూడా ఆల్రెడీ మీకు ఇచ్చాము సార్ అక్కడ ఆల్రెడీ కొంచెం త్వరగా చూడండి సార్ ఇప్పటికైనా